నృత్యం మన జీవితంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలా చేయడం వల్ల డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంత ఫ్రీగా ఉంటుంది అలా ఒకరు మనకి డ్యాన్స్ నేర్పించినప్పుడు చక్కగా చేయడం వల్ల మనకు ఎంతో ఫీల్ ఉంటుంది అలా చేయడం వల్ల ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్యాన్స్ చేయడానికి చాలా చక్కగా అవకాశం ఉంటుంది మన డ్యాన్స్ చూసి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి అలా చేయడం వల్ల మనం చక్కగా డ్యాన్స్ వేయాలి అలా వేసినప్పుడు ఏ స్టెప్ ఎలా వేయాలి ఎలా చెయ్యాలి ఎలా ప్రాసెస్సింగ్ అనేది మనకి డ్యాన్స్ మాస్టర్లు నేర్పిస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ చాలా చక్కగా చేసినప్పుడు మనకు ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి అలా రావడం వల్ల మన జీవితం అనుకూలంగా ఉంటుంది నృత్యం చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలా డ్యాన్స్ నేర్పించినప్పుడు ఎన్నో విధాలుగా ఉంటుంది ఒకొక్క స్టెప్పు ఒక్కొక్క లాగ ఉంటుంది ఆ స్టెప్పు మనము చేయగలము అనే మన ఆలోచన మనకొస్తే చేయగలము ఇంకా ఎన్నో విధాలుగా స్టెప్స్ వేయడం కాని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కాని ఇలాగ చేసే వాళ్ళం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కడికో షోష్కి వెళ్లడం కాని లేకపోతే ఇంకా షోస్లో కనిపించడము ఇలా ప్రాక్టీస్ చేయడం ఇంకా డ్యాన్స్ చేయడం అలాగే అవార్డుసు పొందడం వల్ల మనకెంతో హ్యాపీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఇంక జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రతిభవంతంగా ఉంటుంది ఇలా నాట్యం చేసేటప్పుడు ఎంతో ఫీలుగా ఉంటుంది అలా చేసినప్పుడు నృత్యం చాలా చక్కగా చేస్తాము అలా చేసినప్పుడు డ్యాన్స్ మనకి అనుకూలంగా ఉంటుంది అలా చేయడం వల్ల మన డ్యాన్స్ ప్రాక్టీస్ ఏ పాట పెట్టిన కాని మనం డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది మనకు మైండ్లో అలాగే మన మైండ్ సెట్లో ఉండిపోతుంది ఇలా మన ఈ సాంగుకి ఇలా డ్యాన్స్ చేయాలి ఈ పాటకి ఇలా చేయాలి అనే ఆలోచన మనకు వస్తుంది అదే డ్యాన్స్ మనం ఎన్నో రకాలుగా చేయొచ్చు ఆ డ్యాన్స్ చేయడం వల్ల మనము మన ఒంట్లో బాడీలోని చాలా ఫ్రీగా అవుతాయి అలా చేయడం వల్ల జీవితాంతం నృత్యం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఇంకా డ్యాన్స్ కానీ ఏ స్టెప్ ఎలా వేయాలి అని ప్రాక్టీస్ చేయడం ఇంకా చాలా సులభంగా ఉంటుంది